ఎక్కడున్నావు పిల్లలు రేపు హాస్టల్కి వెళ్తున్నారు అయితే కిరాణం సామాను తీసుకురా అయిపోయింది వాళ్ళ చపాతి చేయాలి అట్లనే కూరగాయలు తీసుకురా వాళ్ళకి టిఫిన్ పంపించాలి వెళ్ళేటప్పుడు గోధుమ పండి కూరగాయలు మంచి నూన్నె తీసుకురా తిన్నాకని అదే డబ్బులు ఫైనాన్స్ వాళ్ళు డబ్బులు కట్టమనుంటుంది ఫోన్ చేస్తున్నారు ఫోన్పే చేయి ఫైవ్ థౌజండ్ కట్టాలంటా వాళ్ళకి కిరాణా సామాను తీసుకోరా నేను లిస్ట్ ఇచ్చిన కదా రాసి ఓకే కూర అది టమాటా సాస్

వ వెళ్తారు ఎల్లుండి వెళ్తారు వాళ్ళకు వాళ్ళకు అవి షాపింగ్ చేయాలి డబ్బులు కావాలి బట్టలు అంట డ్రెస్సులు తీసుకుంటారంటా అట్ల మీ కూరగాయలు తీసుకురా వెళ్ళేటప్పుడు వాళ్ళకు బాక్సులు రెడీ చేసి పంపియ్యాలి ఏదన్నా టిఫిన్ చేసి పంపియాలి ఫోన్పే చేయి డబ్బుల్లు లేవు నెల నెల వస్తున్నాయి కానీ అది ఫైనాన్స్ వాళ్ళకు డబ్బలు కట్టు వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు ఊరికే నా ప్రాణం తింటున్నారు ఎప్పుడు కడతారు ఎప్పుడు కడతారని